అవును కొన్ని పుస్తకాల కథనాలు మన జీవితంలో జరిగిన సంఘటలను గుర్తు చేస్తాయి పుస్తకంలోని పాత్రలు ఎదుర్కొనే సమస్యలు భావోద్వేగాలు విజయాలు లేదా పరాజయాలు మన అనుభవాలను ప్రతిబింబించవచ్చు ఉదాహరణకి నేను చదివిన

పౌలు కొయెల్హో రచనమే పుస్తకం నా జీవితం ప్రయాణాన్ని వచ్చేేసింది అందులో ప్రధాన పాటుతో తన లక్ష్యాలని అన్వేషిస్తూ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటుంది అదేవిధంగా నేను కూడా నా కళలు నేర్పేచుకోవడం చాలా కష్టపడి అనేక మార్గాలు స్ఫూర్తి పొందుతాను ఈ కథ నాకు జీవితంలో ఆశయవాదం పట్టుదల ఎంతో ముఖ్యమో గుర్తు చేేసింది